సార్ నేను క్యాబ్ డ్రైవర్ సార్ ఎక్కడ ఉన్నారు మీరు సార్ వస్తున్నాను ఏమి లేదు సార్ పక్కన ఉన్న వస్తున్నాను మీ దగ్గరకి సార్ ఏమి లేదు తెలంగాణ మొత్తం చాలా మంచిగా ఉంటాయి తిరిగే ప్లేసులు చాలా అంటే చాలా ఉన్నాయి అద్భుతంగా ఉంటాయి సార్ ప్రతి కాడ స్టే చేయడానికి మీకు రూమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి సార్ ఫెసిలిటీస్ మాత్రం చాలా బాగుంటాయి సార్ ఇక్కడ ఇండియాలాగా ఒకసారి ఇప్పుడు తెలంగాణలో చార్మినార్ గోల్కొండ ఇంకా ఇలా రామోజీ ఫిలిమ్స్ చాలా అంటే చాలా ఉన్నాయి సార్ తిరగడానికి అక్కడ స్టే చేయడానికి రూములు కానీ ఇంకా మీకు ఫెసిలిటీస్ కానీ హోటల్స్ కానీ మీకు ఏ దానికి చిన్న ఢోకా కూడా ఉండదు సార్ చాలా అంటే చాలా బాగుంటాయి అవును సార్ తెలంగాణల ఇవన్నీ హైదరాబాదులో అన్నీ అన్నీ ఉంటాయి సార్ మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఫైవ్ స్టార్ టూ స్టార్ ఏ హోటల్స్ అయిన ఉంటాయి అవి దగ్గరలో స్టే చేసి మార్నింగ్ లొకేషన్స్కు వెళ్ళి చూడడానికి ఆ క్యాబ్లో తీసుకు వెళ్తారా సార్ సార్ ఇప్పుడు మీరు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి అనుకుంటున్నారు సార్ సార్ తెలంగాణలో అంటే చాలా ఇక్కడ అని కాదు వరంగల్ పోర్టు కానీ అన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి సార్ తిరగడానికి మనము ప్రతిరోజు తిరగడానికి కూడా ఉంటుంది అక్కడ బస చేయడానికి హోటల్స్ కానీ ఇంకా తినడానికి మళ్ళీ ఫ్రెష్గా కాంప్లెక్స్ షాపింగ్లుఇవి అంటే చాలా అంటే చాలా ఉన్నాయి సార్ అవును సార్ వస్తున్నాను సార్ మీ దగ్గరకి